నమస్కారం అండి నేను చరవాణి కోసం వచ్చాను అండి అవును అండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏవి ఉన్నాయో కొంచెం చెప్పండి

అయితే దాని గురించి చెప్పండి అవును అండి ఇంకా ఇంకా దాని పని తీరు గురించి కొంచెం చెప్పగలరా అలాగే ఇంకా స్పీడ్ ఎడిషన్ ఎలా ఉంటుంది అండి అలాగే అలాగే దీని వారంటీ ఇన్ ఎంత ఏ ఎంత వరకు అండి సంవత్సరం వరకు అలాగే అలాగ అయితే మొత్తం డబ్బు ఒకేసారి కడితే ఎంత అలాగే ఇన్స్టాల్మెంట్ల్లో ఎంత కొంచెం చెప్పండి ఎంతండి మొత్తము అంతా ఇన్స్టాల్మెంట్లో అయితే ఒకవేళ అలా పెట్టుకున్న తరువాత కట్ట లేకపోతే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందా అండి ఒకేసారి డబ్బులు డబ్బు కట్టి తీసుకుంటే ఏదైనా దీనికి కాంప్లిమెంటరీ బహుమతులు ఏమైనా ఉంటాయా అండి అవునా అయితే నాకు మొత్తం డబ్బు కట్టే తీసుకుంటాను అండి నేను అలాగేనండి అలాగేనండి ఇది ప్యాక్ చేయండి